నాకెక్కువగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం మాకు దగ్గర్లో ఉన్న లక్కీస్ రెస్టారెంట్స్ నుండి నేను ఎప్పుడూ చైనీస్ ఫాస్ట్ ఫుడ్నే ఆర్డర్ చేస్తాను ఆ చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో నాకు నూడిల్స్ ఇష్టం ఇంకా గోబీ మంచూరియా అంటే చాలా ఇష్టం ఎందుకంటే అవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా అవి నోటికి రుచికరంగా ఉంటాయి ఇండియన్ ఫుడ్స్ ఇండియన్ ఫుడ్స్ అంటే ఎప్పుడూ తింటాము కాబట్టి అవి అంతా ఎక్కువగా ఇష్టం అనిపించదు అదే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ అది కొంచెం తినడంతోనే కడుపు నిండిపోతుంది మళ్ళీ తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి అవి తినడానికి మంచిగా అనిపిస్తున్నాయి యాభై రూపాయలకే ఒక ప్లేట్ నూడిల్స్ వస్తాయి కాబట్టి అవి కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది అదే భారతీయ ఆహారమైతే యాభై రూపాయలకు అన్నం రాదు కూర కూడా రాదు అదే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అయితే నూడిల్స్ అయినా మంచూరియా అయినా యాభై రూపాయలకి ప్లేట్ వస్తుంది అది కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది అది స్నాక్స్ కై స్నాక్స్ లాగా అనిపిస్తుంది మళ్ళీ తిన తినగానే కడుపు నిండిపోతుంది కాబట్టి అవి నేను ఎక్కువగా లక్కీ రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే లక్కీస్ రెస్టారెంట్లో అవి చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఫుడ్ ఫ్రెష్గా ఉం ఉం వండి తొందరగా ఆర్డర్ని ప్లేస్ చేస్తారు తక్కువ టైంలోనే ఆర్డర్ అందిస్తారు కాబట్టి నాకు లక్కీస్ రెస్టారెంట్ నుండి ఎప్పుడూ ఆర్డర్ చేసుకోవడం ఇష్టం చైనీస్ చైనీస్ ఫుడ్సే ఎందుకు ఇష్టమంటే అది తక్కువ రేట్లోనే తొందరగా లభిస్తాయి అదే ఆహా ఇండియన్ ఆహార పదార్ధాలు అయితే మనకు ఏది ఆర్డర్ చేయలన్నా ఎక్కువ పైసలు కావాల్సి వస్తుంది అందుకే నేను ఎక్కువగా అవి ఆర్డర్ చేయకుండా చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటాను